హలో ఎంఆర్ కంప్యూటర్స్ అండి యాక్చువల్లీ నేను మీ షాప్లో ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ లాప్ట్యాప్ తీసుకున్నాను అండి అది వన్ ఇయర్ వారంటీతో తీసుకున్నాను ప్రసెంట్ ఏంటంటే నా ఇష్యూ అది బాగా స్లో అయిపోతుంది అండి ఎక్కడి అది అక్కడ స్ట్రక్ అయిపోతుంది నేను ఏదైన నా పర్సనల్ వర్క్ చేసుకుంటున్న అది అంతా ఫాస్ట్ లేదు సో నేను ఒకసారి దాని కండిషన్ చెక్ చేయించుదామని మీకు కాల్ చేశాను అన్నీ ఉన్నాయండి

ఓకే అంటే జనరల్గా ఎందుకు ఇలా ర్యామ్ స్లో అవ్వడం వల్ల ఇష్యూ ఎందుకండి ఇలా వస్తుంది సర్వర్ అంటే నేను ఎలాగో వైఫై వాడతాను అండి సో నాకు ఆ ఇష్యు అయితే ఉండదు కాకపోతే మ్యాక్సిమమ్ ఈ స్ట్రక్కింగ్ ఇష్యూ అనేది చాలా అసలు చాలా ఉందండి

ఓకే ఓకే

ఓకే ఓకే సరే అండి అయితే నేను ఒకసారి మొత్తం తీసుకున్నవి బిల్ అవన్నీ తీసుకొని వస్తాను అంటే మీరు షాప్ టైమింగ్స్ ఏ టైమ్లో అవైలబుల్గా ఉంటారు మీ టెక్నీషియన్స్ వాళ్ళు ఓకే ఓకే నేను అంటే నాది వర్క్ అంతా అయ్యాక నేను అరౌండ్ ఫైవ్ ఆ టైమ్కి రాగలుగుతానండి సో అప్పుడు అవైలబుల్గా ఉంటారు కదా ఓకే అండి షూర్ తీసుకు వస్తానండి అయితే ఓకే అండి థ్యాంక్ యూ